హలో నా పేరు వెన్నెల ప్రియా అండి ఓలా ఆటోనా అండి నేను హాఫ్ యాన్ అవర్ బ్యాక్ ఒక పికప్ డ్రాప్ పికప్ జర్నీ తీసుకున్నానండి మీ యాప్ నుంచే ఇక్కడే స్వామి స్ట్రీట్ నుంచి పికప్ తీసుకున్నాను తర్వాత వచ్చి డ్రాప్ వచ్చేసి తిరుపతి హైవేలో డ్రాప్ చేయమని చెప్పానండి బైపాస్ దగ్గర అవునండి ఒకసారి చెక్ చేయండి వెన్నెల ప్రియ అవునండి నా నెంబర్ వచ్చేసి ఎనిమిది మూడు ఏడు నాలుగు సున్నా ఆరు తొమ్మిది రెండు సున్నా సున్నా అదేనండి నా నెంబర్ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు నేను పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయాను అండి తనకి పేమెంట్ కూడా ఇచ్చేసాను ఫోన్పే ద్వారా చేశాను మీ డ్రైవర్కి ప్రాబ్లం ఏమంటే నా బ్యాగ్ మిస్ చేసేసానండి నా హ్యాండ్ బ్యాగ్ నేను టు లగేజ్ తీసుకొచ్చాను తర్వాత వచ్చేసి ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకోవచ్చాను టు లగేజ్ తీసుకునే టైంకి నేను హ్యాండ్ బ్యాగ్ మిస్ చేసినట్టు ఉన్నాను ఇప్పుడే చూసుకున్నాను బస్సు బస్సు ఎక్కుదామని చూసుకునే లోపల బ్యాగ్ మిస్ అయింది అసలు బస్సు కూడా వదిలేసాను హ్యాండ్ బ్యాగ్ ఖచ్చితంగా కావాలి నా ఐడి ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి దాంట్లోనే అందుకని కాల్ చేశాను అండి ఆటో ఎక్కడుందో కొంచెం చూసి చెప్తారా నాకు లేకుంటే డ్రైవర్ నెంబర్ అయినా ఇవ్వండి నేను కాల్ చేస్తాను ఆయన ఎక్కడున్నారు అడిగి వచ్చి తి వచ్చి ఇవ్వమని చెప్పి అడుగుతాను తన పేరు గోపీనా సరే అండి గోపి శంకర ఓకే గోపి శంకర్ తన నెంబరు ఇస్తారా అండి తొమ్మిది ఎనిమిది ఆరు ఒకటి సున్నా సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నానా సరే అండి ఒకసారి నంబర్ చెప్తాను చూసుకోండి తొమ్మిది ఎనిమిది ఆరు ఒకటి సున్నా సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఈ నెంబర్కి కాల్ చేసి గోపి శంకర్ కదా నేను అడిగి తెలుసుకుంటానండి సరే అండి హలో గోపి శంకరా అండి గుర్తున్నానా ఇందాక మీరు స్వామి స్ట్రీట్ నుంచి పికప్ చేసుకుని తిరుపతి హైవే దగ్గర బైపాస్ దగ్గర నన్ను డ్రాప్ చేశారే నేనే ఏమయింది అంటే హ్యాండ్ బ్యాగ్ కారులోనే మిస్ చేసుకున్నాను అండి కొంచెం ఉందో లేదో చూసి చెప్తారా ఉందా సీట్ కింద పడిపోయిందా అవును అండి హ్యాండ్ బ్యాగ్ కావాలి ఇప్పుడు మీరు ఎక్కడున్నారు నగిరి దగ్గర వెళ్ళిపోయారా నేను ఇక్కడ బైపాస్ తిరుపతి హైవే బైపాస్ దగ్గర ఉన్నాను బస్సు ఎక్కాలండి మొత్తం ఐడి ప్రూఫ్స్ అన్ని దాంట్లోనే ఉంది మనీ కూడా దాంట్లోనే ఉంది అవునండి బ్యాగ్ కావాలి అయితే ఖచ్చితంగా ఊరు వెళ్తున్నాను లగేజ్ అన్ని తీసుకునే టైంకి హ్యాండ్ బ్యాగ్ మిస్ అయ్యి కారులోనే ఆటోలోనే పడిపోయినట్టుంది సీటు కింద ఉండింది కదా కొంచెం తీసుకొచ్చి ఇస్తారా అండి నేను ఇక్కడే ఉంటాను బస్సు లేట్ అయిన పర్లే నేను బస్సు ఇంకా చెప్పాలంటే బస్సు బుక్ చేయలేదు లేకుంటే ఆ బస్సు మిస్ మిస్ అయ్యుంటే మాత్రం నేను తిరిగి ఇంటికి వెళ్లిపోయి ఉండాల్సిందే బస్సు ఏం బుక్ చేయలేదు ఇప్పుడు వచ్చే బస్సులోనే వెళ్లాలి నేను ఇక్కడ తిరుపతి కాబట్టి సో మెనీ బస్సెస్ ఉంటాయి కొంచెం దయచేసి తీసుకొచ్చి ఇస్తారా నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను థ్యాంక్స్ అండి ఇక్కడే మీరు డ్రాప్ చేసింది రైట్ సైడ్ రోడ్ సైడ్ కదా నేను బస్సు ఎక్కాలని లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ వచ్చేసాను ఇక్కడ ఉంటాను ఇక్కడే లగేజ్ పెట్టుకొని నిలబడుకొన్న ఇక్కడ టీ షాప్ ఉంది కదా టీ షాప్ కింద నిలబడి ఉంటాను కొంచెం త్వరగా తీసుకురండి తర్వాత లేట్ లేట్ అయిపోతుంది ఇప్పుడే ఎండ వచ్చేస్తుంది ఫుల్గా నేను ఈవెనింగ్ లోపల రీచ్ అయిపోవాలి అందుకని అవునండి ఇదే నా నంబరు అక్కడికి వచ్చి కాల్ చేయండి నేను వచ్చి తీసుకుంటాను సరే అండి కొంచెం త్వరగా వచ్చేయండి హ్యాండ్ బ్యాగ్ కావాలి ఖచ్చితంగా ఐడి ప్రూఫ్స్ అన్ని దాంట్లోనే ఉన్నాయి మళ్లీ బస్సు క్యాష్ కూడా దాంట్లోనే ఉంది కొంచెం త్వరగా వచ్చేయండి థ్యాంక్స్ అండి